ఆంధ్రప్రదేశ్లో విద్య విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి కౌన్సెలింగ్స్ ఇంటర్న్షిప్పులను నిర్మాణం చేస్తున్నారు విద్యార్థులు తమ యొక్క విద్యా పరిస్థులను అనుగుణంగా చదువుతు తరువాత ఉద్యోగాల కోసం ఎలా ప్రయత్నించాలి ఎలాంటి చదువులను చదవాలి ఎలాంటి నిపుణుల సహకారాలు పొందాలో ఈ ఇంటర్న్షిప్స్లో ఈ కౌన్సెలింగ్స్లో విద్యార్థులకు నేర్పిస్తున్నారు అంతే కాకుండా విద్యావ్యవస్థలో ఎటువంటి వారైన సరే ఉద్యోగ అవకాశాల కోసం బయట దేశాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉంటూ ఇక్కడి విద్యా అవకాశాలను ఉద్యోగ అవకాశాలను అందరికి అందచేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాలైన కార్యక్రమాలను తీసుకుంటుంది